మీకు అత్యంత ఊహించలేని విషయాలు అనెక్స్పెక్టడ్గా జరిగినవి ఏమిటంటే అనెక్స్పెక్టడ్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అనుకోకుండా ఏదైనా జరిగిందంటే ఎదో గాను అనెక్స్పెక్టడ్గా జరిగింది అమ్మా టెన్ సెకండ్స్లో జరిగిపోయింది ఊహించలేదు ఏంటి అనేసని పాపం వెహికల్ మీద వెళ్తుండగా ఆప్ మన ఆపోజిట్లో ఏదైనా జరిగితే దానిని ఫోటోలు తీయడం వాటిల్లో వీటిల్లో దేంట్లోనో పోస్టల్లో అప్లోడ్ చేసుకోవడం కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది అది చాలా మంది చూస్తుంటారు మాకు జరిగిన విషయం కూడా తెలుస్తుంటుంది అందరికి అదే నాకు కూడా ఒక్కొక్క సారి అత్యంతంగా ఊహించలేని సంఘటనలు జరుగుతూ ఉంటాయి అనెక్స్పెక్టడ్గా ఊహించలేనివి జరుగుతూ ఉంటుంటాయి వాటిల్లో నాకు ఒక్కొక్కసారి ఇలానే అనుకోకుండా అనెక్స్పెక్టడ్గా ఒక్కసారిగా అత్యంతమైన ప్రమాదం జరిగింది ఊహించ విత్ ఇన్ ఫ్రాక్షన్ సెకండ్స్లో జరిగిపోయింది ఎలా జరిగింది ఏంటనేది అని కళ్ళు తెరచి చూసేటప్పటికి ఏం కనిపించలే అలాంటిది కొందరు ఫోటోలు తీస్తుండ్రు వాటిని అప్లోడ్ చేస్తుండ్రు పోస్ట్లలో అప్లోడ్ చేస్తూ ఉంటుంటారు అయితే ఓకే థ్యాంక్యూ